హలో స్టేషనరీ షాపా అండి మా స్కూల్లో కాంపిటీషన్ ఉంది సార్ ఇంకా త్రీ ఫోర్ డేస్లో మాకు కొన్ని ప్రైజెస్ కావలండి క్యాల్కిలేటర్ ఇంకేమున్నాయండి మీ దగ్గర క్యార్కి క్యాల్కిలెటర్ బోర్డ్ షీట్ కార్టూన్ షీట్స్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ అండి అవే కావాలండి ఎంత రేట్లో ఉన్నీ చెప్పండి

ఇంకా పెన్సిల్సు అలాంటివి కూడా కావాలండి

మాకెక్కువనే కావలండీ అవునండీ

ఒకే ఒకే మేం కొంచం ఆలోచించి చెప్తాము ఎక్కువనె కావాలని మాకు అనుకుంటున్నాము మేము ఎందుకంటే కాంప్టీషన్ కదా ఎంత అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది మేం ఇవన్నీ చూసుకోని మీకు చెప్తాం మీరిప్పుడు మాకు అమౌంట్ చెప్పినారు కదా అదే అదే ఇంకా మేం టీచర్స్తో అందరితోని డిస్కషన్ చేసుకోవాలి కదా మీకు ఫస్ట్ అయితే కాల్ చేసినాము కొన్నయితే కంపల్సరీ మాకు కావలండీ

త్యాంక్ యూ సార్